పిల్లలను స్కూళ్ళో చేర్పించడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకు అంటే ఫీజులు చాలా ఉంటున్నాయి ఫస్ట్ స్కూలు చేర్పిస్తే అడ్మిషన్ ఫీజు వేరే అంటున్నారు ఎగ్జామ్ ఫీజు వేరే మళ్ళీ యూనిఫామ్స్కు బుక్స్కు ఏదైనా సెలబ్రేషన్ అయితే కూడా డబ్బులు మా దగ్గరనే తీసుకెళ్తారు దాంతోనే సెలబ్రేషన్ చేస్తారు ఇంకా ఫీజులు అంటే క్లాసులు బట్టి ఫీజులు ఉన్నాయి యూకేజీ అయితే థర్టీ థౌజండ్ ముప్పై వేలు ఫస్ట్ క్లాస్ నలభై అలా ఒక్కరికి మళ్ళీ మాది విలేజ్ కాబట్టి సిటీకి వెళ్ళాలి అంటే వ్యాన్ ఫీజు సిక్స్ థౌజండ్ ఒకరికి అలా ఫీజులు అవుతున్నాయి చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంత ఇంత ఫీజులు పెట్టి చదివిస్తున్నాము కదా పిల్లలకి కష్టం చేసి చదివించడం చాలా ఇబ్బందిగా ఉన్నది ఏదైనా ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా ఉన్నాయి కానీ అంతంత మాత్రమే చదువు ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ మన ప్రైవేట్ స్కూల్స్కు ఫీజులు కష్టమైనా పడి మా లాగా మా పిల్లలు కష్టపడద్దని కష్టమైనా చదివిపిస్తూ ఉన్నారు